ఆంధ్రప్రదేశ్లో ప్రధాన వ్యాపార అవకాశాలు ఏందంటే మార్కెట్లు మార్కెట్లు అంటే ఇప్పుడు కూరగాయల మార్కెట్లు కానీయండి ఆ తర్వాత ఈ గార్మెంట్స్ కానివ్వండి ఆ తర్వాత ఈ ఫ్యాబ్రిక్స్ అంటే బట్టలు నేయడం కానీయండి బట్టలు ప్రింటింగ్ కానీయండి ఇవన్నీ మన దేశంలో చాల ఉన్నాయి ఇంతకముందు ఏందంటే మనం వేరే ప్రదేశాల నుంచి వస్తువులును దిగుమతి చేసుకోవడం అలా జరిగేది ఇప్పుడు అలా కాకుండా మన ఆంధ్రప్రదేశ్లోనే మన ప్రభుత్వాల పరంగా మన ఇక్కడ చదువుకున్న వాళ్ళ అంచనాల పరంగా వాళ్ళు కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభించి ఫ్యాక్టరీలు ప్రారంభించి ఇక్కడినే బట్టలు డ్రెస్సింగ్ చేయడం కానీయండి బట్టలు కూ ఇవ్వడం కాని తయారు చేయడం కానీయండి ఆ తర్వాత ఫుడ్ ప్రాసెసింగ్ ఉన్నాయి ఫుడ్ ప్రాసెసింగ్ ఏందంటే ఇప్పుడు మనం మన ఆంధ్రప్రదేశ్లో ప పండించే పంటలను వేరే ఏరియా అనుకో దిగాగు ఎగుమతి చేయడం కాని జరిగేది ఇప్పుడు మనలోని ఏం చేస్తున్నారంటే వాటిని ఇక్కడనే ప్యాకేజ్ చేసేసి వాటి యొక్క అవి చెడిపోకుండా జాగ్రత్త చేసి మనకు ఇక్కడనే అమ్మడం కానీయండి జరుగుతున్నాయి ఇంకా గార్మెంట్స్ అంటే బట్టలు ఉన్నాయి ఆ బట్టలు ఏంటంటే వాటి కలరింగ్ కానీయండి ఆ తర్వాత ఆ బట్టల్లో ఇప్పుడు ఈ డిజైనింగ్ కానివ్వండి ఇవ్వన్నీ కూడాను ఇక్కడ జరుగుతున్నాయి కాబట్టి దీని వల్ల ఇంకా దీని పరంగా ఏందంటే నిరుఉద్యోగ అవకాశాలు కూడా లేకుండా ఉద్యోగ అవశాలు కల్పన బాగుంటుంది ఇప్పుడు వేరే దేశాలు వెళ్ళకుండా ఇక్కడనే మనం కూడాను వ్యాపారాలు చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి పనికొస్తుంది